నేడు మన భారతదేశం ఎదురుకుంటున్న కొన్ని ముఖ్యమైన సవాళ్ళు మొట్టమొదటిది పేదరికం భారతదేశంలో ఇప్పటికి ఇరవై రెండు పాయింట్లు రెండు శాతం మంది ప్రజలు రోజుకి ఒకటి పాయింట్ తొంభై డాలర్ల కంటే ఎక్కువ ఆదాయంతో జీవిస్తున్నారు రెండవది నిరక్షరాస్యత భారతదేశంలో ఇరవై ఎనిమిది పాయింట్ ఏడు శాతం మంది పెద్దలు అక్షరాస్యులు కారు మూడవది అవినీతి భారతదేశం ప్రపంచంలో అత్యధిక అవినీతి రేటింగ్లలో మొట్టమొదటి స్థానంలో ఉంది పోషకాహార లోపం భారతదేశంలో పద్నాలుగు పాయింట్ నాలుగు శాతం మంది పిల్లలు తక్కువ బరువుతో పోషకాహార లోపంతో ఉన్నారు సమాజంలో వివక్ష భారతదేశంలో మహిళలు దివ్యాంగులు దళితులు వంటి సమూహాలు వివక్షను ఎదురుకుంటున్నాయి పర్యావరణ కాలుష్యం భారతదేశం ప్రపంచంలో అత్యధిక కాలుష్య రేటింగ్లలో మొట్టమొదటి స్థానంలో ఉంది ఇది ఇలా ఉండగా వాటిని ప్రభుత్వం ఏ విధంగా పరిష్కరిస్తుంది వాటి యొక్క చర్యలు ఏ విధంగా తీసుకుంటుంది అనేది ఇక్కడ చూద్దాం పేదరికం నిర్మూలన ప్రభుత్వం మన ధన ఉపాధి హామీ పథకాలు మొదలైన పథకాలను అమలు చేస్తు పేదరిక నిర్మూలనను తగ్గిస్తుంది రెండవది విద్య ప్రభుత్వం ప్రాథమిక ఉన్నత విద్యను ఉచితంగా విద్యార్థిని విద్యార్థులకు పలుకుబడినటువంటి పేద విద్యార్థులకు అందిస్తుంది అవినీతి నిరోధం ప్రభుత్వం అవినీతి నిరోధక చట్టాలను అమలు చేస్తుంది తద్వారా భారతదేశంలో జరుగుతున్నటువంటి అవినీతిని అరికట్టే అవకాశాలు ఎక్కువగా కనబడుతు ఉన్నాయి పోషకాహారం ప్రభుత్వం మినరల్ అధికంగా ఉండే ఆహార పదార్దాలను సబ్సిడీ పై అందిస్తుంది సమాజంలో సమానత్వం ప్రభుత్వం మహిళా దివ్యాంగులు దళితుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది పర్యావరణ పరిరక్షణ ప్రభుత్వం కాలుష్య నియంత్రణ చర్యలను తీసుకుంటుంది ఈ చర్యల ద్వారా భారతదేశం ఈ సవాళ్ళలను పరిష్కరించడానికి మరియు మరింత అభివృద్ధి చెందడానికి కృషి చేస్తుంది ఈ విధంగా చేయడం ద్వారా భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క అవినీతి నిరోధము పోషకాహారము సమాజంలో సమానత్వము పర్యావరణ పరిరక్షణ వంటి కార్యక్రమాలు చేపట్టి భారతదేశంలో ఎదుర్కుంటున్నటువంటి సమస్యలను పరిష్కరిస్తు ఉంది